శుభోదయం సార్ నేను లోనికి రావచ్చా సార్ నేను మీ దగ్గర కొత్తగా ఫుట్బాల్ నేర్చుకోవడానికి జాయిన్ అవుదాం అని ఆశిస్తున్నాను సార్ దానికి నేను ఏమి చేయాలి సార్ అలాగే సార్ నేను ఇంతకుముందు ఎప్పుడు ఫుట్బాల్ అనేది ఆడలేదు సార్ మొదట నేను క్రికెట్ షెటిల్ ఆడేవాడిని సార్ అవి మాత్రమే ఆడటం వచ్చు సార్ ఓకే సార్ సార్ ఇప్పుడు దీనికి కావలసిన సామాగ్రి ఏమైనా కొనుకోవాల సార్ అవునా సార్ అలాగే సార్ మన దగ్గర మొత్తం ఫీజులకు గాను ఆ వస్తువులకు గాను ఖర్చుకి ఎంత అవుతుంది సార్ పాతికవేలు అలాగే సార్ పాతికవేలు ఒకేసారి కట్టాల సార్ లేదంటే సగం ఒకసారి సగం ఒకసారి కట్టవచ్చా సార్ అలాగే సార్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది సార్ ప్రాక్టీస్ టైమ్ నేను ఆరు నెలల ప్లాన్ తీసుకోగలను సార్ ఎందుకంటే నేను కాలేజ్ కాలేజ్కి వెళ్లి వస్తు ఉండాలి సార్ నేను సాయంత్రం ఆటలో చేరుదాం అని ఆశిస్తున్నాను సార్ ఐదు టు ఆరు స్లాట్ బుక్ చేయండి సార్ సరే సార్ నేను రేపటి నుంచి రేపటి ఉదయాన అడ్వాన్స్ పే చేసి మీ దగ్గరకి నేర్చుకోవడానికి మొదలు పెడతాను సార్ రేపటి నుంచి ధన్యవాదాలు సార్